మేము ఎక్కువగా చేసుకునేది ఈ సంక్రాంతి సంక్రాంతి పండుగ మేము బాగా ఎక్కువగా చేసుకుంటు ఉంటాము ఎందుకంటే ఆ మూడు రోజులు కూడా మేము మంచి మంచి వంటకాలు అవన్నీ చేసుకుంటాము కొత్త బట్టలు వేసుకుంటాము మా చుట్టాలు అందరిని కూడా ఇంట్లో పిలుచుకుంటాము ఆ మేము ఆ మూడు రోజులలో ఎక్కువగా చేసుకునే వంటకాలు ఏంటి అంటే భోగి రోజు మాత్రం మేము ఎక్కువగా అదే భోగి మంటలు వేసిన దగ్గర మేము నీళ్ళు కాచుకుంటాము నీళ్ళు కాచుకొని వాటిని స్నానం చేసి ఆ రోజు కొంచెం అంటే స్వీట్ టైపులో పరమాన్నము అలాంటివి ఏమన్నా చేసుకుంటాము సాయంత్రం వచ్చి ఇంక ఆఫ్టర్నూన్ లంచ్కి వాటికి అయితే మాత్రం వెజిటేబుల్స్ కర్రీయే చేస్తాము ఇంక తర్వాత ఆ రోజు అంతా కూడా మేము ఓన్లీ వెజ్జే తింటాము ఆరోజే కాదు కనుము వరకు కూడా ఓన్లీ వెజ్జే తింటాము ఈ సంక్రాంతి కోసం మేము కొన్ని పిండి వంటలు అనేవి చేసుకుంటు ఉంటాము పిండి వంటలలో మేము ఎక్కువగా గారెలు చక్రాలు చక్కలు బిస్కెట్స్ ఆ అదేంటి కజ్జికాయలు ఇవి ఇవి ఎక్కువ బాగా అంటే చాలా చేసుకుంటాము అన్నమాట ఒక్కొక్కటి వచ్చి ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ చేసి అందరికి మా రిలేటివ్స్ అందరికి అంతా కొంత కొంత కొంత పంపిస్తు ఉంటాము ఇంకా ఆ రోజు ఆపిల్లు తింటు మురుకులు అవన్నీ తినుకుంటు ఉంటాము నెక్స్ట్ డే సంక్రాంతి రోజున మాత్రం కొంచెం ఎక్కువ చాలా రకాల వంటలు చేసుకుంటాము వెజ్లో అది కూడా ఒక స్వీట్ అని బొబ్బట్లని కూరగాయలు కూరగాయలు ఒక నాలుగైదు రకాల అని లేదంటే వెజిటేబుల్ రైస్లాగా అట్లాగా కొంచెం అన్నం చేసుకుంటాము ఆరోజు అందరు తప్పకుండా పొద్దున్నే లేచి గుడికి వెళుతు ఉంటారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అంటే వెళ్ళి వచ్చేంతవరకు కూడా ఏం తినరు అన్నమాట వెళ్ళేసి వచ్చిన తర్వాత తినేసి ఆరోజు కొంచెం ఎక్కువగా ఏంటంటే ఫుడ్డు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తు ఉంటారు ఏదైనా వాక్స్ స్నాక్స్ చేసుకోవడం కానీ ఏదన్నా వెరైటీ చేసుకోవడం కానీ ఇంక సంక్రాంతి అంటే రైతుల పండుగ కదా పంట పండి అందరికి చేతికి వచ్చి చక్కగా సంతోషిస్తున్న సమయం కదా అది కాబట్టి ఆ టైంలో ఎక్కువ పిండి వంటకాలు భోజనాలు వీటి మీదే ఎక్కువగా శ్రద్ధ పెడుతు ఉంటారు మాకు ఎక్కువగా కోడిపందాలు జరుగుతు ఉంటాయి మా ఇళ్ళ దగ్గరలో కోడిపందాల దగ్గర కూడా ఏ కోడి అయితే ఓడిపోయిందో ఆ కోడిని అక్కడక్కడే కోసి అక్కడక్కడే వండుకొని తినేస్తారు అన్నమాట అంతేకాదు ఎక్కువగా ఏంటంటే ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఏమంటారు కోడిపందాలను ఇంకేదో ఉంటుంది అండి ఎక్కువగా ఏదో గేమ్స్ ఏంటంటే చిత్తు బొమ్మ టైప్ లో మీరు ఏదన్నా కాయిను అలా ఎగరేసి ఆ కాయిను చిత్త బొమ్మ అని చెప్పినప్పుడు మనం కరెక్ట్ చెప్తే ఇంత అమౌంట్ అని ఇస్తారు అన్నమాట అది అలా డబల్ డబల్ డబల్ డబల్ పెట్టుకుంటు పందాలు అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి ఈ టైంలో సంక్రాంతి భోగి ఈ టైంలో కనుమ రోజైతే మాత్రం బాగా గాలిపటాలు ఎగరేస్తు ఉంటారు బాగా డీజే అవన్నీ పెట్టుకుని కనుమ రోజు మాత్రం కొద్దిగా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నమాట ఆ అందరు ఆరోజు మాత్రం ఓన్లీ నాన్ వెజ్జే తింటారు నాన్ వెజ్ అన్నీ రకాలు రొయ్యలు చేపలు పీతలు ఇలాంటివి అన్నీ అన్నమాట చికెన్ మటను ఫిష్ ప్రాన్ ఇలా ఎక్కువగా ఏంటంటే అన్నీ ఆ రోజు నాన్ వెజ్ వండుకోవాలని ఉంటుంది ఆ త్రీ డేస్లో కూడా ఎందుకంటే చాలా రోజుల నుంచి కొంతమంది అయితే సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది కూడా తినరు అన్నమాట ఆ తినరు కాబట్టి చికెను స్టాప్ చేస్తారు ఇంక ఆరోజు మాత్రం అసలు ఒక్కొక్కరు బాగా మంచి ఫుడ్ వండుకుని తింటారు అన్నమాట అది చాలా బాగా ఉంటుంది అన్నమాట అది ఏంటంటే ఎక్కువగా అలా నాన్ వెజ్ తింటాం అనేది పాతకాలం నుంచి వస్తున్న ఇది అన్నమాట అందరు కూడా చక్కగా నాన్ వెజ్ చేసుకుని తిని డీజే పెట్టుకుని పైకి వెళ్ళిపోయి గాలిపటాలు ఎగరేసుకుంటు అక్కడ గాలిపటాలు అవన్నీ ఎగరేసుకుంటు డ్యాన్సులు వేసుకుంటు మళ్ళీ కిందకి వచ్చి మంచి ఫుడ్ తీసుకుని బిర్యానీలని అవనీ ఇవనీ ఇంక తిండేనండి బాగా అన్నమాట ఇలాగ చేసుకుంటారు అన్నమాట సంక్రాంతి పండుగ ఈ మూడు రోజులు సంక్రాంతి కూడా సంవత్సరం మొత్తం మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండిపోయేలాగా ఆ మూడు రోజులు పండుగ అనేది బాగా గుర్తుండిపోయేలాగా గ్రాండ్గా చేసుకుంటారు మూడు రోజులకి రకరకాల వంట పొద్దున ఒక వంట సాయంత్రం ఒక వంట పొద్దున ఒక వంట సాయంత్రం ఒక వంట టిఫిను ఇవన్నీ కూడా ఆ మూడు రోజులు చక్కగా ఇంట్లో వంటలు అన్నమాట వంట వంట వంట వంట మేం చేసే వంటలు చెప్పాను కదా గారెలు అరిసెలు చక్రాలు కజ్జికాయలు బిస్కెట్లు ఆ మెంతి దొండకాయకూర బెండకాయకూర అలా చికెను మటను ఫిష్ ఫ్రాన్సు ఇలాంటివి కొన్ని కూరలు రెండు రోజులు మాత్రం ఓన్లీ వెజిటేరియనే చేసుకుంటాము రెండు కనుక మూడో రోజు మాత్రం చికెన్ చేసుకుంటాము చికెనే కాదు మటన్ కూడా చేసుకుంటాము మా మమ్మీ ఎక్కువగా మటన్ ఫ్రై చేస్తుంది చాలా బాగుంటుంది మటన్ ఫ్రై కూడా తింటు ఉంటాము ఎక్కువ అంటే ఇప్పుడు చికెన్ తెచ్చారనుకోండి ఒక హాఫ్ కేజీ చికెను కర్రీ చేసుకుంటాము ఇంకో హాఫ్ కేజీ ఫ్రై చేసుకుంటాము ఫ్రాన్స్ తీసుకొస్తే ఒక హాఫ్ కేజీ కర్రీ ఒక హాఫ్ కేజీ ఫ్రై మళ్ళీ చేపలు తీసుకొస్తే చేపలు కూడా అంతే అట్లా ఒక్కొక్కదాన్ని కొంచెం ఫ్రై కొంచెం కర్రీ కొంచెం ఫ్రై కొంచెం కర్రీ అట్లా చేసుకొని తింటు ఉంటాం అన్నమాట ఎక్కువగా కూడా ఫ్రైలు ఇష్టపడతారు మా ఇంట్లో మా అమ్మ కార్న్ ఫ్లోర్ కారం ఉప్పు మసాలాలు కొత్తిమీర పచ్చిమిర్చి పెరుగు ఇవన్నీ కలిపి నానబెట్టుద్ది అన్నమాట ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో తర్వాత చేసుద్ది నిజంగా చాలా స్పైసీగా ముక్క అంతా లోపల ఉడికి ఎర్రగా చాలా బాగుంటుంది అన్నమాట నాకు మా అమ్మ చేసే వాటిల్లో ఒకటి మటన్ ఫ్రై ఒకటి ఫ్రాన్స్ ఫ్రై ఫిష్ ఫ్రై ఈ మూడు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ చాలా బాగా వండుతుంది ఎక్కువగా మేము అవే తింటు ఉంటాం అన్నమాట